ఈమధ్య నేను ఊబర్లో ప్రయాణించాను ఆ డ్రైవర్ యొక్క ప్రవర్తన కూడా మంచిగానే ఉంది ఆయనకు రేటింగ్ పదికి పది కూడా ఇవ్వవచ్చు ఆయన ప్రయాణ చార్జీ కూడా నాకు సమ్మతముగానే అనిపించింది నేను నా తోటి స్నేహితులను కూడా కనుక్కున్నాను అంతే చార్జ్ కూడా ఉంటుందని నాకు మిత్రుడు చెప్పాడు